ఈరోజు రాత్రి భోజనానికి ఏం తినాలని ఆలోచిస్తున్నాను కొంచెం కొత్తగా రుచికరంగా ఉండాలని ఉంది నా మనసులో మెక్సికన్ చైనీస్ మరియు భారతీయ వంటకాలు మొదలైతున్నాయి ఈ మూడు రకాల ఆహారంలో నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఇష్టంగా ఉంటుంది కానీ ఈరోజు ఏది తింటే బాగుంటుందో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను మీరు ఈ మూడు రకాల వంటకాల్లో ఏది బాగా ఇష్టం మీకు వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మీ మూడింటిలో ఏది ఈరోజు రాత్రికి సరి అయిన ఎంపిక అవుతుంది మీరు ఎక్కువగా ఏది ఇష్టపడతారో చెబుతే నాకు ఒక ఆలోచన వస్తుంది అలాగే ఈ మూడు రకాల వంటకాల్లో ఒక్కొక్క దానికి మీరు బాగా నచ్చే ప్రత్యేకమైన వంటకం ఏదైనా ఉంటే కూడా చెప్పగలరా మేము నర్సింగ్లో ఉంటున్నాము మా దగ్గరలో లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి మంచి మెక్సికన్ రెస్టారెంట్ ఏదైనా ఉన్నాయా అలాగే రుచికరమైన చైనీస్ ఫుడ్ అందించే రెస్టారెంట్ లేదా మంచి భారతీయ వంటకాలు లభించే రెస్టారెంట్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి మీరు ఇంతకుముందు ఆర్డర్ చేసిన అనుభవం ఉంటే వాటి రుచి మరియు నాణ్యత గురించి కూడా కొంచెం చెప్పగలరా మీరు కొన్ని రెస్టారెంట్స్ సిఫారస్ చేసే వాటి మెనూని ఒకసారి చూసి నాకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటాను ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేసే అవకాశం ఉంటే దాని గురించి కూడా చెప్పండి డెలివరీ సమయం గురించి మరియు ఇతర వివరాలు కూడా తెలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు సిఫర్స్ల కోసం నేను ఎదురుచూస్తున్నాను మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా నేను ఈరోజు రాత్రి భోజనం ఏం ఆర్డర్ చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాను మీ సమయానికి ముందుగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి మీరు తెలిసిన మంచి రెస్టారెంట్ గురించి వీలైనంత త్వరగా తెలియజేయగలరు